నేను ఎవరికైనా నేర్పించాలి అనుకుంటే నా రెస్పీ నా వంటలు కనుక అయితే ఫస్ట్ వాళ్ళకి చెప్తా అనమాట ఇలా ఇలా చేస్తే బాగుండిద్ది ఇది ఈ టైంలో ఇది వేస్తే బాగుంటుంది ఇంతవరకు ఇది కుక్ అయితే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా ఎవరికైనా నా నేను చేసే ఉప్మా కాని నచ్చినట్లయితే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే ఆనియన్స్ స్ల ఆనియన్స్ ఉంటాయి కదా పొడవుగా థిన్ చిన్నగా ముక్కల్లా కట్ చేసుకుంటాం కదా ఏదైనా సరే థిన్నగా కట్ చేస్తే చూసే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది దాని యొక్క మనకి ఆటోమేటిక్గా చూ చూడడం వల్ల ఇంకా బా అనిపిస్తుంది సో అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ అన్నీ రకాలు కూడా యాడ్ అయితేనే దా మనకి తెలుస్తుంది దాని యొక్క టేస్ట్ అనేది అల్లం అల్లం వేయిస్తాము కరివేపాకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి వేసుకున్నప్పుడు మనకు ఎలా అంటే మరీ ఓవర్ ఓవర్గా ఫ్రై చేసుకో చేసుకోకూడదు అలా అని పచ్చిపచ్చిగా చేసుకోకూడదు ఒక టెన్ ఒక టెన్ మినిట్స్ వరకు లో సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ల లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు అయితే సరిపోతుందని చెప్తాను అలాగే తర్వాత కొన్ని కొన్ని మనకి పొటాటో కానీ మోస్ట్లీ మనం టమాటో అనేది ఎక్కువగా యూస్ చేస్తాము సొ ఏంటంటే టమాటా మనకి మంచిగా మంచి టేస్ట్ అనేది రావాలంటే మనం కంపల్సరీగా ఒక ఈ ఒక పదార్థం ఉందండి అది వెయ్యాలి అది వేస్తే దానికి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది టమాటోకి టేస్ట్ వచ్చేదే అది సొ ఆ టిప్స్ అయితే నేను చెప్తాను మెంతులు వేయడం మెంతులు యాడ్ చేస్తే టమాటోస్ ఆల్మోస్ట్ దాని యొక్క టేస్ట్ అనేది మనం చూడగలుగుతాం సో అది కూడా వేసాక బాగా ఫ్రై తర్వాత ఈ టమాటా ముక్కలను అందులో వేసిన తర్వాత సో అప్పుడు మన కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకున్నట్లయితే సో మనకి ఏంటంటే గ్యాస్ అవ్వకుండా లేకపోతే ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా మగ్గిపోవడం అనేది జరుగుతుంది సో సాల్ట్ యాడ్ చేయడం వల్ల సో ఈ టిప్ అనేది నేను చెప్తాను చెప్పేసి ఇంకా తర్వాత అవి కొంచెం బాయిల్ అయిపోతాయి ఫాస్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అవ్వాల్సింది మనం ఒక సెవెన్ టూ ఎయిట్ మినిట్స్లో అయిపోతుంది ఈ సాల్ట్ అనేది యూస్ చేయడం వల్ల ఇది ఒకటి చెప్తాను ఇంకా బాగా మనం ఏదైనా మనం ఓవర్గా అయిపోకూడదు అలాని ఇలా తక్కువగా అవ్వకుండా చూసుకునేటట్టు నేనైతే చూసుకుంటాను మ్యాగ్జిమం అలా చూసుకొని ఈ టిప్స్ అయితే చెప్తాను మ్యాగ్జిమం అంతా మనం వేసుకున్న తర్వాత స్లిమ్లో పెడితేనే మనకి అన్నీ బాగా పడతాయి అనే టిప్స్ అయితే కొన్ని చెప్తాను నేనైతే ఈ రకంగా నేర్పిస్తాను మ్యాగ్జిమం చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఇలా ఇప్పుడు ఇలా వెయ్యాలి అక్కడ అలా వెయ్యాలి ఇది ఇంతవరకే ఉండాలి అనైతే నేనైతే పర్టికులర్గా మెన్షన్ చేసయితే చెప్తాను లాస్ట్లో ఇంకా ఆ రవ్వ వేసేసిన తర్వాత మనం బాగా వెంటవెంటనే కలుపుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఉండలు పట్టకుండా అలా ఉంటుంది ఇది కూడా చెప్తాను ఒక ప్లే ఒక దాంతో ఏ సన్నగా వేస్తూ ఒకదానితో సన్నగా కలుపుకుంటూ ఒక చేత్తో సో ఇది ఇలాంటి టిప్స్ అయితే నేను చెప్తాను